సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అర ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఉంటాయి సో కాబట్టి ఎకరం కానీ రెండు ఎకరాలు కానీ ఉన్న రైతులకు ఆ ఎకరాలలలో నీటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి ధాన్యం ఇలాంటివి వేసుకుంటే కష్టం అవుతుంది సో పత్తి లాంటివి చేనులలో వేసుకుంటు ఉంటారు వేసేంత వరకు పర్లేదు ఆర్థికంగా పెద్ద కష్టం ఉండదు కానీ వేసిన తర్వాత ఒకవేళ వాతావరణం సహకరించలేదు వాతావరణం బాలేదు అనుకోండి మొత్తం నేలమట్టం అయిపోతుంది అంతేకాకుండా పత్తి చేను పత్తి చేనుకు పురుగు లాంటివి ఏమైనా పడ్డాయి అనుకోండి వాటి కొట్టే మందుల కోసం డబ్బులు విషయంలో కానీయండి లేదా లేబర్ విషయంలో కానివ్వండి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బంది పడుతు ఉంటారు అందుకోసం అనే ఈ చిన్న సన్నకారు రైతులకు మరియు రైతులు అందరికి నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ప్రతి నెల రెండో శనివారం రోజు రైతు సమావేశం అని చెప్పి పెట్టే రైతులకు మంచి అవగాహన ఉన్న శిక్షణ ఇస్తు ఆర్థికంగా ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వాలని వివరిస్తు ఉంటారు కాబట్టి వాటిని అటెండ్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను